మనకు విద్య అనేది చాలా గొప్ప సాధనం మనము బయట దేశాల్లో లేదా రాష్ట్రాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం మంచిది కానీ మనకు తెలియాల్సింది ఏమిటంటే మన గ్రామాలు ఇంకా మన రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలి మనం ఎక్కడే పుట్టి పెరిగాము మనం కుటుంబాలు కూడా ఎక్కడే ఉన్నాయి మన భవిష్యత్తు తరాలు కూడా ఇక్కడే ఉంటాయి మనం విదేశాల్లో పెద్ద కంపెనీల్లో పని చేస్తే మనకి మంచి జీతాలు రావచ్చు పేరు ప్రఖ్యాతలు రావచ్చు కానీ మన గ్రామానికి మన రాష్ట్రానికి మనం అందించగల సేవ తక్కువగా ఉంటుంది కానీ మనం మన సొంత ప్రాంతానికి తిరిగి వచ్చి అక్కడే పనులు చేస్తే మన ఉన్న విద్యను పదిమందికి అందించగల చేయగలుగుతాము